నేను కేమెరాతో రీల్స్ తీస్తాను కేమెరాతో రీల్స్ షూట్ చేయడం మరియు ఫోటోలు తీసే ప్రక్రియలో కొన్ని ముఖ్యమైన తేడాలు ఉంటాయి ఎవరైనా అవగాహనలోకి తీసుకోవాలి రీల్ లేదా వీడియో తీసే సమయంలో ఫ్రేములు కదలికలో ఉంటాయి వీడియోలు సమయానుసారంగా వరుసగా ఫ్రేమ్లను రికార్డ్ చేస్తాయి స్టోరీ టెల్లింగ్ ఎమోషన్లు చెప్పగలవు స్థిరం కాదని పరిస్థితులు మూవ్మెంట్స్ ఎప్పటికీ కప్పుడు మారతాయి వీటిని క్యాప్చర్ చెయ్యడం ముఖ్యం ఫోటో తీసే సమయంలో ఒకే క్షణం క్యాప్చర్ చేయడం ఫోటో ఒకే క్షణాన్ని శాశ్వతంగా నిలబెడుతుంది లైట్ డీటెయిల్ మీద ఫోకస్ స్పష్టంగా ఉండేలా ప్రయత్నం చేస్తారు సామాన్య తేడాలు పరిమాణం వీడియోలకు ఎక్కువ మెమరీ స్పేస్ అవసరం సాంకేతికత వీడియోకి ఫ్రేమ్ రేట్ ఫోటోకి రిజుల్యూషన్ ముఖ్యమైనవి భావన వ్యత్యాసం ఫోటో ఎమోషన్ను స్టేటిగ్గా చూపిస్తుంది కానీ వీడియో అది కదళికతో చూపిస్తుంది